ఐదు లక్షల డెబ్భై నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై నాలుగు మూడు లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు నాలుగు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఏడు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది